విశాఖ చుట్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నో రకాల పక్షులు మీకు కనిపిస్తూ ఉంటాయి నాకైతే ఇష్టమైనది కొంగ హంస చాలా ఉన్నాయి మనం అక్కడ నియర్ బై జూకి వెళ్తే కనుక రకరకాల పక్షులైన కనిపిస్తాయి రామచిలుక ఎస్పెషల్లి చూడడానికి మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది